పట్టుదల పట్టుదల అనగానే గుర్తుకు వచ్చేది నాకు అయితే మనం చేసే కష్టపడి శ్రమ శ్రమతో కూడుకున్న పని ఎంత మనతోటి సాధ్యం కాదు సాధ్యం కాదు అని మన పక్కన ఉంటున్నా వాళ్ళు ఎంతమంది చెప్పినా మనం అయితే మన ధ్యాస మొత్తం అది కావాలి ఖచ్చితంగా అయి తీరాలని మన ఇంట్రెస్ట్ మన నమ్మకం పెట్టి చేసే పనినే కాన్ఫిడెన్స్ అది అయితే అంటారు సో దాన్ని వచ్చేసి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే ఎక్కువ ఉండాలి ఎందుకంటే పక్కన వాళ్ళు చిన్నగా చెప్తారు నీవల్ల కాదు ఆ పని నువ్వు అది చేయలేవు ఇది చేయలేవు అని అంటారు సో మనం అయితే అవన్నీ పట్టించుకోకుండా మనతోనే ఎంతయితే అంత చేస్తూనే ఉండాలి ట్రై చేస్తూనే ఉండాలి ఏదో ఒక రోజు అయితే మనం అనుకున్న అనుకున్నది అయితే మనం అయితే ఖచ్చితంగా తెచ్చుకోవచ్చు సో అందువలన మా కాన్ఫిడెన్స్ అయితే లూజ్ చేసుకోవద్దు మన పట్టుదలను అయితే అసలు వదులుకోవద్దు పట్టుదలతో చాలామంది చాలా స్థాయిలకు అయితే వెళ్ళిపోయారు సో మనం కూడా అలానే వాళ్ళను అయితే ఇన్స్పిరేషన్ గా తీసుకొని వాళ్ళు చెప్పే మాటలు వినుకుంటూ అలాంటి పెద్ద పెద్దవాళ్ళు చెప్పే మాటలు వినుకుంటూ మనం ఉన్నామనుకో మన కూడా కొంచెం ఇన్స్పైరింగ్ గా ఉంటుంది సో అలా ఇన్స్పైరింగ్ గా అయ్యి మనం కూడా వాళ్ళ అంతా స్థాయికి కాకపోయినా ఒక మంచి పొజిషన్ కి రావాలయితే అని అనుకుంటున్నా అండ్ ఈ చుట్టుపక్కల చుట్టుపక్కల ఉండేవాళ్ళు అది నీవల్ల కాదు అలా ఇలా అని డిస్కరేజ్ చేసుకుంటారు అలాంటి డిస్కరేజ్ చేసే వా వాళ్ళ మాటలనయితే మనం అస్సలు పట్టించుకోవద్దు ఎందుకంటే వాళ్లని పట్టించుకున్నామంటే మనం మనకి కూడా అప్పుడప్పుడు డిప్రెషన్ అనేది వచ్చేసి మనతోనే కాదేమో అని అనిపిస్తుంది సో వాళ్ల మాటలు అన్నీ విడిచిపెట్టి మనతోటి అవుతుంది మనం చేయగలుగుతాం అనే పట్టుదల ఉండాలి గట్టి పట్టుదల ఉంటే మనం అయితే ఏది అయితే చెయ్యాలనుకునమో అది అయితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు అయితే మనం అనుకున్నది అయితే రీచ్ అవుతాము సో అందువలన మన పట్టుదలని అయితే అస్సలు పోగొట్టుకోవద్దు పట్టుదల తోటి చాలా మంది చాలా సంపాదించుకున్నారు చాలా చేసిండ్రు మంచి స్థాయిలల్లో ఉన్నారు ఒక్కొక్కరు సో అలానే మనం కూడా మన పట్టుదలను అస్సలు తక్కువ చేసుకోకుండా మంచి హోప్ తో అయితే ఉండి మనం కూడా సాధించగలుగుతాం చేయగలుగుతాం అని అన్నిటితో ఉండేస్తే మనం అనుకున్నది ఏదైన సాధించగలుగుతాం సో దీన్ని బట్టి నేను చెప్పేది ఏందంటే మీరు కూడా మీ పట్టుదలను అయితే అస్సలు వదులుకోకండి మనం ఏది అనుకుంటామో అది ఖచ్చితంగా చేసేంతవరకు మనసులో గట్టిగా అనుకుంటే ప్రయత్నిస్తూనే ఉండాలి ప్రయత్నిస్తూనే ఉంటే మనము ఏదో ఒక రోజు మనం అనుకున్న స్థాయికి గాని మనం అనుకున్నది ఏదైనా సాధించగలుగుతాము